హైదరాబాదు చారిత్రకంగా అనేక మతాలకు నిలయంగా ఉందని మనం చెప్పొచ్చు ఇందులో హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైైన మరియు బౌద్ధమతాలు ముఖ్యమైనవి చరిత్ర అంతటిలో ఈ మతాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయి అంటే కొన్నిసార్లు సామరస్యంగా మరియు కొన్నిసార్లు సంఘర్షణలతో సాగాయి హైదరాబాదు చారిత్రక నేపథ్యం మనం గమనిస్తే హైదరాబాదును పాలించిన కుతుబ్ షాహీలు నిజాములు మత సామరస్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు వీళ్ళ పరిపాలనలో వివిధ మతాల ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేశారు అంతేకాదు వివిధ మతాల మధ్య సాంస్కృతిక సామాజిక పరస్పర చర్యలు కూడా జరిగాయి అయితే స్వాతంత్రం తర్వాత హైదరాబాద్లో కొన్ని మతపరమైన సంఘర్షణలు చోటు చేసుకోవడం మనం గమనించొచ్చు రాజకీయ సామాజిక కారణాల వల్ల అప్పుడప్పుడు ఉదరిక్తతలు కూడా తలెత్తాయి అయినప్పటికీ హైదరాబాదు ప్రజలు మత సామరస్యాలతో జీవిస్తారు వివిధ మతాల వారు ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటారు మరియు సామాజికంగా కలిసిమెలిసి ఉంటారు వివిధ మతాల ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ సామాజిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు పండుగలు వివాహాలు ఇతర వేడుకల్లో పరస్పరం పాల్కొల్గొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు మొత్తం మీద హైదరాబాదు చరిత్రలో మతాలు పరస్పరం సంక్లిష్టమైన రీతిలో వ్యవహరించినప్పటికీ సుదీర్ఘకాలం పాటు సహజీవనం మరియు సామరస్యం కొనసాగించాయి కొన్నిసార్లు ఉద్రిక్తతలు మరియు సంఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి అయినప్పటికీ గంగా జమున తెహజీబ్ యొక్క స్ఫూర్తితో హైదరాబాదు నేడు కూడా మత సామరస్యానికి మరియు వైవిధ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉందని మనం చెప్పొచ్చు